స్విగ్గీ అండి అవును సార్ అదే సార్ మీ డెలివరీ బాయ్ వచ్చాడు సార్ అవును సార్ అదే సార్ నేను యాక్చువల్లీ ఏంటంటే మయూరి హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేశానండి అవునండి మయూరిలో అవును సార్ బిర్యానీ ఆర్డర్ చేశాను డ్రింక్స్ ఆర్డర్ చేశాను లేదు సార్ మిస్సింగ్ ఏది కాదు సార్ అవును సారు అదే నేను ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాను సారు వర్షం పడుతుంది అనేసి నేను రావడానికి అవ్వలేదు సారు అవును సార్ ఆర్డర్ చేశాను ఆర్డర్ చేస్తే ఆర్డర్ తీసుకున్నారు నేను బిర్యానీ ఆర్డర్ చేశానండి అవునండి బిర్యానీ ఆర్డర్ చేశాను డ్రింక్ బాటిల్స్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాను అవును సార్ చేశానండి అయితే ఆర్డర్ తీసుకున్నారు వర్షం ఇంకా ఎక్కువ అయిపోయిందంట అవునండి డెలివరీ బాయ్ కాల్ చేశాడు ఇలా చెప్పాడు నాకు టైం అయిపోతుంది లేదు ఇంకా వర్క్ అయి ఉందని చెప్పాను సారూ అవునండి అయితే అంత వర్షం పడినా సరే ఎటువంటి ఇబ్బంది లేకున్నా కరెక్ట్ టైంకి తెచ్చాడండి ఆర్డర్ అవునండి అవును సారు చాలా బాగా తెచ్చాడండి అవునండి ఇక్కడ అందరం ఆకలితో ఉన్నాం చాలా బాగా టైంకి తెచ్చాడండి ఐస్ క్రీమ్ కూడా కరిగిపోలేదు బిర్యానీ తడిచిపోలేదు అవునండి మంచిగా చేస్తన్నాడు సార్ వర్క్ ఏమన్నా ఉంటే వాళ్ళకి ఇంక్రిమెంట్స్ ఏమైనా ఉంటే చూడండి సార్ మీ డెలివరీ బాయ్ మాత్రం చాలా బాగా డెలివరీ చేశాడండి చాలా బాగా డెలివరీ చేశాడు ఫీడ్బ్యాక్ ఇద్దామని చేశానండి అవును సార్ ఓకే సార్ థ్యాంక్యూ సార్ ఓకే సార్